రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి డెబ్భై వేల ఏడు వందల అరవై మూడు నాలుగు లక్షల డెబ్భై ఒకటి వేల ఎనభై మూడు మూడు వందల ఇరవై ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు